నమస్తే అండి ఓకే అండి చాలా మోడల్స్ వచ్చాయి మీకు ఏ టైప్లో కావాలి శారీసా లేదంటే డ్రస్సెసా కుర్తాసా ఏ టైపు కావాలండి ఓకే అండి ఓకే ఫస్ట్ ఎ ఎవరికి చూపిచ్చమంటారు అదే శారీసా లేదంటే డ్రస్సెసా అనండి ఓకే అండి ఏ టైప్లో చూపిచ్చమంటారు చాలా మోడల్స్ వచ్చాయి కంచు పట్టు శారీస్ బెనారస్సు ఓకే అండి ఎంత కాస్ట్లో చూపిచ్చమంటారు ఓకే అండి సరే ఓకే అండి ఇది చాలా బాగుంటుంది శారీ ఇప్పుడు న్యూ మోడలు ట్రెండింగ్ అందరూ చాలా సేల్ చేస్తున్నారు ఇది మాత్రం మీరు కట్టుకుంటే చాలా ఎక్స్లెంట్గా ఉంటుంది అది ప్రైజ్ మాత్రం ఏంటండి కలర్స్ అంటే కేటగిరీ ఒక కేటలాగొచ్చి ఒక కలరే ఉంటుందండి ఒక్కటే ఉంది బ్లూ కలర్ ఇది చాలా బాగుంటుందండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది పెద్ద బోర్డరొచ్చింది కదా అవునండి సరే అండి ఇది కూడా చాలా న్యూ మోడల్సు ఇది వర్కొచ్చింది కదా మీకు బ్లౌజ్కి కూడా వర్కొచ్చింది స్టిచ్చెడ్ బ్లౌజెసే అవి కూడా ఇ ఇవి కూడా న్యూ మోడల్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది ఇది కూడా మీకు సరే అండి చూడండి ఓకే అండి ఇంకేమి చూస్తారండి ఏంటండి హాఫ్ శారీస్ కూడా ఉన్నాయి చాలా న్యూ మోడల్స్ వచ్చినాయి దాని ప్రైజ్ స్టార్టింగే టు థౌసండ్ నుంచి ఉంటాయి సరే అండి ఇది కూడా ఒక చాలా బాగుంటుంది మోడల్ కూడా ఫుల్ డిజైన్తో వస్తుంది వర్క్ సరే అండి చూడండి ఇది చాలా బాగుంటుంది నెమలి వర్క్ కింద వచ్చింది బోర్డర్ కూడా చాలా బాగుంటుంది మీకైతే చాలా సూట్ అవుతుంది ఓకే అండి మొత్తం మీ టోటల్ ఫోర్ త్రీ శారీసు వన్ హాఫ్ శారీ తీసుకున్నారు మీకు టోటల్ బిల్ ట్వంటీ థౌజండ్ అయ్యింది నేను ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను డిస్కౌంట్లో మొత్తం టోటల్ మీది ట్వంటీ థౌజండ్ అయ్యింది కదా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాను ఇంకా మీరు నాకు నైంటీన్ థౌజండ్ పే చేయండి ఏ ఇంకా వస్తూ ఉండండి మా షాప్లో ఇంకా ట్రెండింగ్ అన్నీ మోడల్స్ న్యూ మోడల్స్ అన్నీ వస్తూ ఉంటాయి మీరు వస్తూ ఉండండి సరే అండి ప ఓకే అండి